మా ప్రాంతంలో పోయిన సంవత్సరం చాలా వర్షాలు పడినాయి దాని వలన పత్తి మరియు వరి మొక్కజొన్నలాంటి మొదలైన పంటలకు చాలా నష్టం జరిగింది దాని వలన రైతులు ఆత్మహత్యలు చేసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డారు ఇంకా రోడ్ల మీద చెట్లు పడడం వలన రాకపోకలు నిలిచిపోయాయి కరెంటు స్తంభాలు పడిపోయి చాలా వరకు నష్టం జరిగింది